తరచుగా నేను టూర్లకు వెళుతూ ఉంటాను నాకు ఇష్టమైన ప్రదేశం ద్వారక తిరుమల అది ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఉంటుంది అక్కడే మంచిగా గుడి ప్రదేశం అంటే చాలా భక్తి ఎక్కువ ఆ ప్రదేశం కూడా చాలా బాగుంటుంది అక్కడ ఫొటోలు దిగడానికి కూడా చాలా ప్రత్యేకంగా ఫోటోలు దిగు కూడా దిగుతాము అక్కడ చూసే వారికి కూడా చాలా బాగుంటుంది ఆ ప్రదేశాలు కూడా చాలా మంచిగా కొండలు అవి బాగా నచ్చుతాయి చూసే వాళ్ళకి కూడా అలాగే వైజాగు వైజాగు బీచ్ నేను టూర్ టూర్లు వెళ్ళేటప్పుడు బీచ్ బీచ్లు చాలా బాగుంటాయి వైజాగ్ బీచ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అక్కడ ఫొటోలు దిగడానికి అలాగే ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ బీచ్లో బీచ్లో ఆడుకుంటాను సరదాగా గడుపుతాము ఇంకా ఇక్కడ అరకు అరకు కొండలు అరకు అంటే చాలా బాగుంటుంది అరకులో కొండలు ఇంకా చాలా ప్రదేశాలు కూడా చాలా బాగుంటాయి అందు గురించి అక్కడికి వెళ్ళడానికి నేను ఇష్టపడతాను క్లయిమేట్ కూడా చాలా బాగుంటుంది ఆ అరకు ఆ ప్రదేశాలు మంచు ప్రదేశాలు అన్నీ చూడడానికి కూడా చాలా విశాలంగా చాలా బాగుంటాయి ఈ రాజమండ్రి ప్రదేశాలు కూడా వెళ్ళటానికి చాలా బాగుంటుంది ఇలాగే గుబ్బల మంగమ్మ గుడి కూడా చాలా ప్రత్యక్షమైన గుడి అక్కడ చూడడానికి చాలా బాగుంటుంది గుడి కూడా వాటర్ఫాల్సు అవి అక్కడ ఆడుకోవడానికి ఫారెస్ట్లో కూడా చాలా బాగుంటుంది ఫొటోలు దిగడానికి అలాగా చాలా బాగుంటుంది కానీ ఆవిడ ప్రత్యక్షంగా అక్కడే ఉండి అందరినీ చూసుకుంటూ ఉంటుంది అక్కడ ఆవిడ దేవత అంటే మాకు చాలా భక్తి ఎక్కువ అందుగురించి అలాగే వెళతాము టూర్లు అనేది ఇంకా ఆ గుడి కూడా చాలా బాగుంటుంది ఆ వాటర్ఫాల్స్ దగ్గర ఆడుకోవడం ఫొటోలు దిగడం మంచి మంచి ప్రదేశాలు చూడడం చాలా విశాలంగా కూడా ఉంటుంది అక్కడ అందుకుంచే నేను టూర్లు ఎక్కువగా వెళుతూ ఉంటాను